మా ప్రాంతంలో పేరున్న సినిమా థియేటర్లు ఏమిటి అంటే మా ప్రాంతంలో పేరున్న సినిమా థియేటర్లు అవీ ఒకటి సాయిరాం థియేటర్ ఇంకొకటి సౌమ్య థియేటర్ ఇంకొకటి శైలజ థియేటర్ అలాగ మా ప్రాంతంలో థియేటర్లు ఉంటాయి నేను వాటిని చూడడానికి తరచుగా వెళ్తాను అంటే తరచుగా అంటే రోజూ వెళ్తానని కాదు నాకు సెలవు దొరికినప్పుడల్లా నాకు ఇంట్లో ఏదన్నా ఏమీ తోయకపోతే ఏమీ గడ గడవకపోతే నేను అలాగా సినిమా హాల్ కి వెళ్లి అలా నా సమయాన్ని కాలక్షేపం చేస్తూ ఉంటాను నేను ఎవరితో కలిసి వెళ్ళడానికి ఇష్టపడతాను అంటే నేను నా కుటుంబ సభ్యులతో కలిసి వెళ్ళడానికి ఎక్కువగా ఇష్టపడతాను నా కుటుంబ సభ్యులతో కలిస్తే సంతోషంగా ఉంటుంది ఇంకా వాళ్ళతో కాకుండా ఇంకా నాకు ఎవరితో కలుస్తాను అంటే నేను నా స్నేహితులతో కలిసి వెళ్ళడానికి ఇష్టంగా ముందడుగు వేస్తాను ఎందుకంటే వాళ్ళతో వెళ్ళానంటే కాసేపు చాలా సినిమాలు చూస్తాం కాసేపు అలాగ సరదాగా జోకులు అవీ వేస్తా ఉంటారు అవి సరదాగా నవ్వుకుని ఉంటాము అందుకని చెప్పి వాళ్ళతో వెళ్లడం నాకు చాలా అంటే చాలా ఇష్టంగా ఉంటుంది